నాకు తెలిసిన కొన్ని తియ్యటి పదార్థాల పేర్లు లడ్డు రవ్వ లడ్డు మోతిచూర్ లడ్డు డ్రై ఫ్రూట్ లడ్డు సన్న లడ్డు బాదుషా మైసూర్ పాకు పాలకోవా జాంగ్రీ జిలేబీ తర్వాత డబల్ కా మీటా మైసూర్ పాకు పాలకోవా హల్వా నల్ల హల్వా జీడిపప్పు పాకం